చెప్పండి మేడం

చెప్పండి మేడం అవును మా బ్రదర్ మ్యారేజ్ ఉందండి ఓ టూ థౌజండ్ మెంబర్స్కి అండి ఓకే ఓకే

ఓకే

ఈ మంత్ ఎండింగ్ నెక్స్ట్ ఫిఫ్టీన్త్లోపు అండి నెక్స్ట్ మంత్

నేను ఐటమ్స్ నేను చెప్తానండి మాకు ఏంటేంటి కావాలో ఓకే అండి

చెప్తే సరిపోతుంది అవును నేను చెప్తానండి మీకు కాంటాక్ట్లో ఉంటాను కదా నేను కనుక్కుని చెప్తాను మీకు

ఆకుకూరా ఏదో ఒక ఆకుకూర కావాలండి పప్పులోకి ఓకే చెప్తానండి ఓకే అండి